నేను విశాఖపట్నంలో జన్మించాను నాకు చిన్నప్పుడు గుర్తున్నవి చాలా ఉన్నాయి చైల్డ్ హుడ్ మెమరీస్ నిజంగా చాలా గ్రేట్ మెమరీస్ నెంబర్ వన్ నేను మా తమ్ముడు కలిసి చిన్నప్పుడే ఇంట్లో నుంచి పారిపోయామంట అదొక్కటే నాకు ఇప్పటికి తెలుసుకుంటుంటే ఒక చాలా డేంజర్లాగా అనిపిస్తుంది చిన్నప్పుడు సరదాగా ఆడుకునేటివి చిన్న చిన్న ఇంట్లో పాతకాలం ఫ్రెండ్స్ ఆ చిన్ననాటి ఆటలు అవన్నీ గుర్తుకు తెచ్చుకున్నప్పటికీ చాలా బాగుంటుంది అలాగే స్కూల్ చదివేటప్పుడు కూడా ఒకసారి మేము విశాఖ ఉత్సవాలకి వెళ్ళిపోయాము వైజాగ్ లో విశాఖ ఉత్సవాలు నిజంగా చాలా బాగా ఫ్యామస్ చాలా బాగా జరుగుతాయి న్యావీ డే అక్కడికి వస్తారు జనాలు అది చూడడానికి వస్తారు స్కూల్ బంక్ కొట్టి మరీ వెళ్ళాం చూడడానికి చాలా బాగుంటుంది ఆ తర్వాత కాలేజ్ చదువుతున్నప్పుడు కూడా ఎన్నో సినిమాలు వెళ్ళాం నేను బాగా నచ్చింది అదొక్కటి అలాగే కాలేజీ లైఫ్ అన్నిట్లో కూడా ఎంజాయ్ చేసాం ఫస్ట్ అఫ్ ఆల్ మన బస్ పాస్ని బాగా యుటిలైజ్ చేశా మామూలుగ కూడా కాదు బస్ పాస్ లాస్ట్ డే వ్యాలిడిటీ ఉన్నప్పుడైతే మొత్తం సిటీ ఈ చివరి నుంచి ఆ చివరకు మొత్తం ట్రిపులు అన్ని వేసేసాను ఫ్రీ ఆఫ్ కాస్ట్ మొత్తం బస్సు పాస్ మొత్తం వసూలు చేసేసాను ఇలాంటివి ఎన్నో ఉన్నాయి కాలేజ్ చదువుతున్నప్పుడు కానీ ఫ్రెండ్స్ అందరితో కలిసి తిరగడం గానీ క్లాసెస్ చెప్పడం తెలుగు పద్యాలు గట్రా చెప్పడం కానీ ఇంటర్ చదువుతున్నప్పుడు బాగుంటుంది డిగ్రీ చదివినప్పుడు కుడా నాకు చాలా బాగా నచ్చింది నిజంగా ఆ జ్ఞాపకాలు మళ్లీ తిరిగి రావు ఇంకా అంతే అనుకుంటున్నా